కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడానికి నేను ఎన్నో కార్యక్రామాలు చూస్తాను ఇంకా యూట్యూబ్ ప్రోగ్రామ్లు ఇంస్టా రీల్స్లు షార్ట్ రీల్స్ షార్ట్ వీడియోలు కూడా చూస్తాను నాకు కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం మా అమ్మ దగ్గర చిన్న చిన్న చిట్కాలు అమ్మమ్మ దగ్గర ఆరోగ్య కరమైన చిట్కాలు నేర్చుకోవడానికి కూడా నేను ఎంతో ఆసక్తిగా చూస్తాను ఇంకా యూట్యూబ్లో కొత్త కొత్త చిట్కాలు చూసుకుంటూ వంటకాలు నేర్చుకుంటూ నేనెంతో ఆనందంగా వంట కార్యక్రమాలు చూసుకుంటాను నేను వ చూసిన ప్రతీ ఒక వంటకాన్ని కూడా ఆనందంగా ఇంట్లో సక్ సక్రమంగా నేర్చుకుని వండుతాను నా వంటకాలు ఇంట్లో వాళ్ళందరూ ఎంతో మంచిగా ఆనందంగా ఆహ్లాదంగా ఓ భుజిస్తారు నా ఆహారం వలన నా ఆహారం వలన కొద్ది కొద్దిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాను సరిచేయడానికి మా అమ్మ లేదా మా పిన్నీ లేదా నా అమ్మమ్మగారు నాకు సహాయం చేస్తారు ఏవిధంగా వండాలో నేర్పడానికి అమ్మానాన్నలతో పాటు నాకు యూట్యూబ్ చానెల్స్ ఇంకా టీవీ చానెల్స్ కూడా నాకు సహాయం చేశాయి